దేశంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రులు వైద్య సేవలపై మీ అభిప్రాయం ఏమిటి ఇది మునపటి కంటే అందుబాటు ధరలో ఉందని మెరుగ్గా ఉందని అనుకుంటున్నారా కోవిడ్ మహమ్మారి సమయంలో మీ అనుభవం ఎలా ఉంటుంది మీ ప్రాంతంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ పొందటానికి దేశం మెరుగుపరచగా మెరుగుపరచాలి ఈ రోజులు అంటే ఆసుపత్రులు చాలా బాగానే ఉన్నాయి అట్లనే గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ వస్తున్నాయి హాస్పటల్స్కు చాలా డెవలప్ జరిగినవి మా ఏరియాలో కాక ఆస్ప హాస్పటల్స్ సేవలపై మాకు ఎలాంటి నెగటివ్ కామెంట్స్ లేవు ఎందుకంటే చాలా సింపుల్గానే చాలా మంచిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు చాలా మంచిగనే రిసీవ్ చేసుకుంటున్నారు పేషేంట్స్ను చాలా చాలా మంచిగా ట్రీట్మెంట్ అండ్ మంచి సేవ కూడా ఇస్తు ఇస్తున్నారు మా ఆస్పత్రిలో అలాగనే ధరలో ధర ధరలో ధరలు కూడా చాలా పెరిగినాయి అలాగే ప్రైవేట్ హాస్పటల్స్ చూసుకుంటే మాత్రం మెరుగ్గా ఉంది కానీ హాస్పటల్ బిల్స్ మాత్రం వివా విపరీతమైన విపరీతంగా పెరిగినాయి ఎందుకంటే అవి మనం కట్టే పొజిషన్లో కూడా లేవు అవి చాలా అంటే చాలా పెరిగినాయి అవి చాలా బిగ్ అమౌంట్ వేస్తున్నారు చిన్న ఫీవర్ వస్తే కూడా మినిమం పదివేలు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పటల్లో కోవిడ్ మహమ్మారి సమయంలో మీ అనుభవం ఎలా ఉండవచ్చు కోవిడ్ సమయంలో మాత్రం ప్రైవేట్ హాస్పటల్స్ మాత్రం ఘోరంగా దోచుకున్నై ఎలానంటే ఆక్సిజన్కి కేవలం లక్షలు లక్షలు దోచుకున్నారు ఎందుకంటే అవి ఘోరంగా దోచుకున్నారు అవి మనం చెప్పనవసరం ఉంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాము ఆ సమయంలో వాళ్ళు ఎంత తీసుకున్నారో ఇక మనం ప్రాణం కన్నా ఎక్కువ కాదని కాబట్టి ప్రాణం కోసం ఎంతైనా ఖర్చు పెడతాము కాబట్టి పెట్టడం జరిగింది అంతగానం డబ్బు తీసుకోవద్దని నేను అనుకుంటున్నాను అంత డబ్బు తీసుకుంటే మాత్రం మన మధ్య తరగతి ఎలా బ్రతుకుతారు కొంచెం చూసి ధరలు తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం ఆరోగ్య సంరక్షణ పొందడానికి దేశం మెరుగుపరచాలి అవి ఎలానంటే మన చుట్టు ప్రక్కల ఉన్న సరౌండింగ్స్ చాలా క్లీన్గా ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి చెట్లని ఎక్కువ పెంచాలి మనం రోజు పరిశుభ్రంగా ఉండాలి రోజు స్నానం చేయాలి బట్టలు పిండుకోవాలి అట్లా రోజు నీటుగా ఉండాలి మన చుట్టు ప్రక్కల పర్యావరణం కూడా చాలా నీటుగా ఉండాలి ఊడ్చుకోవాలి అంత నీటుగా చల్లుకోవాలి కొంచెం చెట్లని పెంచుకోవాలి అట్లా చాలా నీటుగా అంటే నీటుగా పెంచుకోవాలి హాస్పటల్ మనం హాస్పటల్స్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేటు ఇవి గవర్నమెంట్ కొంచెం లేటయినా పర్లేదు గాని కొంచెం ట్రీట్మెంట్ అందిస్తయి ఇక ప్రైవేటుకి పోతే మాత్రం బిల్లులు వాశిపోతన్నాయి అవి గోరంగా అంటే చాలా భయంకరంగా డబ్బులు పెంచుకుంటున్నారు వీటిని కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం రికమెండేడ్గా డబ్బులు కొంచెం తక్కువ అయ్యేటట్టు చూడాలి ఈ హెల్త్ హెల్త్ కార్డ్స్ లేకుంటే మాత్రం ఇంకా ఘోరంగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఈ ఆరోగ్య భద్రతా కార్డ్లు కాక లేకుంటే అట్లానే ఇంకా ఇంకా హాస్పటల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా విబి చాలా పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే అవి ఇక హెల్త్ కోసం అంటే మనం దేనికి వెనకాడకున్నా హెల్త్ కోసం తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందే తప్పకుండా ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే అది తీసుకుంటేనే మన ఆరోగ్యం నైపుణ్యమవుతుంది ఎందుకంటే అది ఆరోగ్య విషయం కాబట్టి మనం వెనకాడము కాబట్టి అక్కడ డబ్బు చాలా కండిషన్గా వసూలు చేస్తారు డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తాము అంటారు కాబట్టి డబ్బు కట్టనిది మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు చేయలేరు ఎందుకంటే అది ప్రైవేటు గుంజుడు డబ్బులు మాత్రం విపరీతమైన డబ్బులు పేషెంట్స్ కాన్చెల్లి లాక్కుంటున్నారు కొంచెం దాన్ని చూసి కొంచెం ట్రీట్మెంట్ మందం తీసుకుంటే కొంచెం నయంగా ఉంటుంది కానీ మరి ఇంతగానం తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం